నమస్తే అండి ఈ ఈవెంట్ మేనేజర్ రాకేష్ గారా అండి ఇలా మాకు తెలిసిన అతను మీ నెంబర్ ఇచ్చాడు అండి మీరు ఈవెంట్లు అవి చేస్తుంటారు అంట కదా బాగా అదే అండి మీ ఇంట్లో ఒక వారం రోజులలో పెళ్ళి ఉందండి పెళ్ళి ఈవెంట్ మీరు చేయాలండి వారం రోజులు ఉందండి టైమ్ తక్కువ ఉంది వారం రోజులు ఉందండి ఏమేమి చేస్తే బాగుంటుంది అండి ఈవెంట్స్ ఏమేమి చేస్తే బాగుంటాయి ఇది మీకు కాంట్రాక్టు లెక్క కాంట్రాక్టు లెక్కన ఇవ్వాలండి మీకు

సరే అండి అదే మీక్ కో ఎనిమిది వందల మంది వరకు ఉంటాటు అండి ఎనిమిది వందల మంది అండి భోజనం మెనూ ఏమన్నా చెప్పాలండి మెనూ చికెన్ ధమ్ అండి ధమ్ బిర్యానీ మటన్ కర్రీ చికెన్ ఫ్రై పీసు నార్మల్గా ఒక వెజ్ కర్రీ మీరు మీకు తెలుసు కదండి ఏది బాగుంటే పెట్టాలో ఒక వెజ్ కర్రీ వైట్ రైసు సరే అండి అయితే పన్నీర్ పెట్టండి పన్నీరు సాంబారు ఇంక నార్మల్ అన్నీ మిగతావి అండి ఏమన్న యాడ్ చే పచ్చళ్ళు గట్ట ఏమన్న యాడ్ చేస్తే చేయండి అవన్నీఇంకా అవన్నీ అవన్నీ నార్మల్ కదండి అవన్నీపెట్టండి డెకరేషన్ ఏది బాగా చేస్తారండి ఫ్లవరా లేకపోతే బెలూన్ డెకరేషనా అండి ఎంత ఎంత పడుతుందండి ఫ్లవర్ డెకరేషన్ అయితే సరే అండి అయితే అయితే బెలూన్ వద్దండి మీరు ఫ్లవర్ డెకరేషన్ చేయండి మీరు నాకు ఆ ఫొటోస్ ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి అవి చూసి మేము ఏది చేయాలో సెలెక్ట్ చేసుకుంటాం అండి అది మీకు అన్ మీరు అన్నీ తీసుకుంటున్నారు కదండి వాటిలో మరి మీరు ఇవ్వరా మళ్ళీ మేము ఇవ్వాలా సపెరేట్గా సరే అండి చూద్దాం సరే అండి అయితే అయితే భోజనాలు క్యాటరింగ్ క్యాటరింగ్ కూడా మీదే కదండి కుర్రోళ్ళు అలాగే ఇన్ ఇంటి దగ్గర కూడా ఆ రోజు ముందు రోజు కాస్త పందిరి వేయండి ఇంటి దగ్గర ల ఇంటి దగ్గర లైటింగ్ అది అవన్నీ మీరే చేస్తారు కదా కా కార్ అవసరం లేదండి మాకు కార్ ఉందండి ఎంత బ ఎంత ఎం త అండి మొత్తం ఎంత అవుతుందండి సరే అండి ఇప్పుడు మీకు అడ్వాన్స్ ఏమన్న ఇవ్వాలండి సరే అయితే రేపు ఒకసారి మండపం చూడడానికి వస్తాను అండి నేను అప్పుడు అప్పుడు ఇస్తానండి మీకు అడ్వాన్స్

చేసేయండి చేసేయండి సరే అండి కొంచం బాగా చేయండి

సరే అండి సరే అండి సరే అండి

ఓక్ ఓకే సార్ సార్